నేను మీ రెస్టారెంట్ నుండి ఫుడ్ డెలివరీ కోసం ఫోన్ చేశాను కానీ నాకు దానితో పాటు ఇంకొక సహాయం కావాలి మీ రెస్టారెంట్లో వాడి పాడేసే పళ్ళాలు ఫోర్కులు చెశాలు నా ఆహారం డెలివరీతో సహా పంపిస్తే దాన్ని నేను నా భోజనాన్ని ఇబ్బంది లేకుండా తినాడానికి ఉపయోగిస్తాను దయచేసి నా ఆర్డర్తో పాటు మీరు వాడి పాడేసే పాత్రలు పళ్ళాలు పంపిస్తే అది నాకు చాలా సహాయకరంగా ఉంటుంది